కిచెన్ అనేది మన ఇంట్లో చాలా ముఖ్యమైనది ఎందుకనగా ప్రతి మనిషికి ఫుడ్ అనేది అక్కడ నుంచి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది కిచెన్ అందులో వివిధ సామాన్లు ఉంటాయి మెయిన్గా మనం చూసుకున్నట్టయితే చికెన్ చేయడానికి పెద్ద కడాయి వాడగలుగుతాం అది నల్లా రకంలో ఉంటుంది దానిలో మనం నూనె వేయడం జరుగుతుంది ఇంకా చిన్న చిన్న మిరియాలు ధనియాలు అలాంటి వస్తువులని స్టోర్ చేసుకోడానికి చిన్న చిన్న పాత్రలను వాడగలుగుతాం ఆ యొక్క సామాన్లు షెల్ఫ్ షెల్ఫ్లలో పేర్చడం జరుగుతుంది ఆ యొక్క సామానులకు బట్ట కట్టడం వలన దుమ్ము అనేది రాదు ఎందుకంటే మనం తినే వస్తువులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత హెల్తీగా మనము ఉంటాం కిచెన్ అనేది ప్రతి ఇంట్లో ముఖ్యం ఎందుకనగా ఫుడ్ అనేది ఒక మనిషికి చాలా ముఖ్యం ఎంత మంచి ఫుడ్ తింటే అంత మంచిగా మనిషి హెల్తీగా ఉంటాడు ఇంకా మెయిన్ వచ్చి కిచెన్ రూంలో సింకు అంటే అక్కడ మనం బాసన్లు తెలంగాణ భాషలోబాసన్లు అని పిలవడం జరుగుతుంది అక్కడ తోముతాము దాన్ని శుభ్రం చేసే స్టాండ్ దాన్ని ఏర్పరచే సామానులను ఏర్పరచే ఒక చోటు స్టాండ్ అని పిలుస్తాము ఆ స్టాండ్ లోపల మనం సామానులు అన్నీ పేర్చుతాము ఆ స్టాండ్ అనేది ఒక ముఖ్య ముఖ్య వస్తువుగా ఉపయోగపడుతుంది ఎందుకనగా మనము శుభ్రం చేసిన బాసన్లు నీళ్ళు ఓర్వడం జరుగుతుంది ఓర్చిన తర్వాత మనం దాన్ని క్లీన్గా మనం ఫుడ్ని దానిలో పెట్టుకొని తినడం జరుగుతుంది మనం క్లీన్ చేసిన బాసన్లు సింకులో కొంచెం దుర్వాసన కలిగిస్తుంది దుర్వాసన అనగా కొంచెం వాసన చెడు వాసన మనకు కలిగిస్తుంది ఆ యొక్క చెడు వాసనను మన క్లీన్ చేయడానికి కొన్ని సర్ఫు అలాంటి సబ్బు ఇంక లిక్విడ్స్ వాడడం వలన అది క్లీన్గా మెరుగుపరిచి స్మెల్ అనేది మనకు మంచిగా ఉంటుంది ఇంకా పాత్రల విషయానికొస్తే పెద్ద పెద్ద డేక్షాలు కూడా మనము కిచెన్ రూంలో స్టోర్ చేయగలుగుతాము పైన సజ్జా అనే పేరు గల సజ్జాని మీద పెద్ద పెద్ద సామానులు డేక్షాలతో చేర్ప చేరగలుగుతాము ఇంకా మనము ఫిష్ చికెన్ మటన్ ఇలాంటి వివిధ కూరలను చేయడానికి వివిధ బుగలను వాళ్ళ వాళ్ళ ఇంట్లళ్ళలో వాళ్లు నియమించుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే అలా ఆ యొక్క గిన్నెలను వాడి కూర చేయగలుగుతారు ఇంకా అన్నం చేయడానికి ఒక గిన్నె కూర చేయడానికి ఒక గిన్నె ఇలా ఎన్నెన్నో గిన్నెలు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నియమించుకొని చేసుకోవడం జరుగుతుంది ప్రజలు కిచెన్ రూంలో కిచెన్ అనగా ఇంగ్లీష్లో ఒక వంటగది ఆ వంటగదిలో మెయిన్ ఆడవారు ఉంటారు అప్పుడప్పుడు మనం సాయం చేసినా ఈ వంటగదిలో పోయేది ఏమీ ఉండదు ఎందుకనగా ఆ వంటగదిలో స్త్రీలకు చాలా ఎక్కువ పని ఉండడం జరుగుతుంది ఇంకా కారంపొడి పసుపు ఇలా వివిధ మసాలాలు చికెన్ మసాలా మటన్ మసాలా ఇలా కూడా మనము స్టోర్ చేసుకునే గిన్నె పాత్రలు ఉంటాయి అలా స్టోర్ చేసుకోవడం వలన దానికి మనము చేసుకునే కూరలను బట్టి మనము ఆ యొక్క గిన్నెలను చూజ్ చేసుకొని ఆ యొక్క వస్తువుని ఆ కూరలో ఉపయోగించే మనము కూర రెడీ చేసుకోవచ్చు ఇలా పాత్రల వలన చాలా విలువైన సమాచారం మనం తీసుకోవచ్చు పాత్రలు అనేవి కిచెన్ రూంలో చాలా ముఖ్యమైన రోల్నిప్లే చేస్తాయి ఎందుకనగా మనం ఒక కూర చేయాలన్నా ఒక వంట వండాలన్నా ఆ పాత్రలో స్టోర్ చేసుకున్న ఆ వస్తువులు మసాలాలు ఇంకా వంట వంటవస్తువులు ఫుడ్ ఐటెమ్స్ అన్నీ మనం దాని వలన యూజ్ చేసుకొని మనం గ్యాస్ స్టవ్ మీద మనం వండి మనం ఎప్పుడు తినడం జరుగుతుంది ఇంకా సింక్ అనే అనగా సామానులు శుభ్రం చేసే దగ్గర పైప్ అనేది ఇప్పుడు మనము చూస్తు ఉండాలి అక్కడ అది డ్యామేజ్ అవ్వడం అయితే మనకు అక్కడ నుంచి దుర్వాసన అనేది వస్తుంది ఆ పైప్ని ఇంకా సింక్ని చాలా ఎప్పుడు శుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకనగా మనం ఎంత నీట్గా కిచెన్ రూంని పెట్టుకుంటే అంత మంచిగా మనకు ఫుడ్ అనేది వస్తుంది ఇంకా మనమంత హెల్తీగా ఉంటాం ఆ కిచెన్ వలన ఇది మా వంట ఇంట్లో ఉండే వివిధ పాత్రలు ఇలా చూసుకోవడం జరుగుతుంది ఇలా వర్ణించడం జరుగుతుంది